నా దృష్టిలో మీడియా అనేది నిజంగా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా వరకి మంచిని మంచిని ప్రమోట్ చేస్తుంది మీడియా ఎలా అంటే ఇప్పుడు మనం ఇండ్లల్లో కూర్చొని అక్కడ ఎక్కడో జరిగే విషయాలన్నీ చూడగలుగుతున్నాము అంటే మనకంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేది ఈ మీడియా ఈ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో దేశ నలుమూలలా జరిగే విషయాలు అన్నింటిని తీసుకొచ్చి ఈ టీవీ ద్వారా మన ముందు ఉంచుతారు సో వాళ్ళు చాలా దూరం ఎక్కడ ఏది జరిగినా అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని మనకన్నీ అందిస్తారు మామూలుగా సమాజంలో చాలా వరకి ఉంటాయి జాబ్స్ కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది మాత్రం నా దృష్టిలో అయితే ఈ మీడియానే ఎందుకంటే ఇవ్వాలా రేపు సమాజంలో జరిగే ప్రతీది మన ముందు ఉంచుతుంది అంటే ఈ మీడియా వాళ్ళే ఈ మీడియానే లేకపోతే మన దేశంలో జరిగే ఏ చిన్న విషయం కూడా మనకు అయితే తెలీదు ఎక్కడో ఎక్కడో జరిగే విషయాన్ని మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిచ్చేలా చేస్తున్నారు అంటే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా ఆ విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఇక్కడ ఎక్కడో కూర్చొని అక్కడ ఎక్కడో జరిగేవి అదంతా ఈ మీడియా వల్లే నా దృష్టిలో అయితే మీడియా లేకపోతే వి ఆల్ ఆర్ నథింగ్ మీడియా ఉంటేనే మనము ఏదైనా తెలుసుకుంటాము ఏదైనా చేయగలుగుతాము పలానా చోట ఇది జరిగింది అక్కడ అలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో దూరాన వర్షాలు పడతూ ఉంటాయి మనం సడన్గా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ మీడియా వాళ్ళ ఈ న్యూస్ ఛానల్లో చూసి ఫలానా చోట అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అక్కడ ప్రమాదం ఉంది మనం వెళ్ళొద్దు అంటే అవన్నీ మనకు తెలిసేది మీడియా వల్లే కదా సో అందువల్ల ఫ్యూచర్లో మంచి మంచి జరగాలన్నా మనకు ఏదైనా ఆటంకం రాబోతుందన్నా ఈ మీడియా వల్ల మనం అన్నీ తెలుసుకుంటున్నామని నా ఉద్దేశం